ఎన్టిఆర్ జిల్లాలో స్థానికంగా లభ్యంగా ఉన్న రైలు సౌకర్యాలు పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ నివసించే ప్రజల జీవితంలో ఈ విధంగా ప్రభావితం చేస్తున్నాయి రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టేషన్ అండ్ ఈ బస్ స్టేషన్ను మనకి వివిధ ప్రాంతాల నుంచి

అండ్ విజయవాడ రైల్వే స్టేషన్ కూడా దగ్గరగా ఉండడం వల్ల ఆ విజయవాడ మధ్యలో ఉండటం వల్ల ప్రజలందరూ బాగా ఉపయోగించుకుంటున్నారు అదే కాకుండా మన వి విజయవాడలో తిరగడానికి లోకల్ బస్ స్టేషన్ కూడా ఉంది రావణ్ నుంచి వివిధ ప్రాంతాలకు తిరగడానికి బస్ బస్ డిపోలు అండ్ విజయవాడ నుంచి వేరే జిల్లాలకు కనెక్ట్ కనెక్ట్ చేస్తూ ఇంటర్ జిల్లా బస్ స్టేషన్ కూడా ఉంది అండ్ రైల్వే స్టేషన్లో వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి చాలా ఎక్స్ప్రెస్ రైల్లు పాసింజర్ ట్రైన్లు కూడా ఉన్నాయి అండ్ అలా కాకుండా ఈ మధ్యలో కొత్తగా క్యాబ్ సౌకర్యం కూడా ఉంది అండ్ మనం మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వివిధ రకమైన వాహనాలు కూడా ఉన్నాయి అండ్ ఈ మధ్యలో స్కూటీ రెంటల్ సర్వీసెస్ కూడా మొదలుపెట్టారు మన ఎన్టిఆర్ జిల్లాలో